మతం గురించి కొన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా సాధారణ అపోహలు అవేమనగా మొదటిగా మూఢనమ్మకం ఇప్పుడు ప్రస్తుతం జనాలలో మూఢనమ్మకం తక్కువగానే ఉంది కాకపోతే పూర్వకాలంలలో మూఢనమ్మకాలకే విలువెక్కువ ఎందుకనగా ఒక నల్ల పిల్లి ఎదురొస్తే అశుభం జరుగుతుందని ఒక విధవరాలిని చూస్తే అశుభం జరుగుతుందని ఏదైనా చనిపోయి మన ఇంట్లో పడి ఉంటే మైల అని దాని వల్ల మనకి మంచి జరగదని బల్లి పడితే శుభం జరుగుతుందని అలా అనేకానేక మూఢనమ్మకాలు ఉన్నాయి దీని వల్ల మనం ముందుకి రాణించలేము ఒకవేళ మనం ఉద్యోగాల ప్రయత్నాల కోసమని వేరే ఊరు బయలుదేరుతున్నాం అలాంటప్పుడు పిల్లి ఎదురు వచ్చిందని నీవు నీ పనిని మానుకున్నట్లైతే నీవు ఎక్కవలసిన రైలు చేయి దాటి పడుతుంది అప్పుడు నీకు అందవలసిన ఉద్యోగం చేయి దాటిపోతుంది అప్పుడు నువ్వు అనుభవించాల్సిన నీ భవిష్యత్తు చేజారిపోతుంది ఇప్పటిలో సమయానికి ఎంతో విలువ ఉంది మూఢనమ్మకాలనుకుంటూ వాటి దగ్గరని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే మీ విజయానికి నీవే ఎనక్కి పడినట్టు అవుతుంది కాబట్టి మూఢనమ్మకాలను తీసివేసి భౌతిక విజయాన్ని సాధించడానికి జ్ఞానోదయాన్ని పెంపొందించుకోడానికి పాటుపడాలి జ్ఞానోదయం మనకెంతో అవసరం జ్ఞానం లేనిదే ఈ సమాజంలో ఏమి సాధించలేం మనకు ఒక రూపాయి కష్టపడి సంపాదించాలన్నా జ్ఞానం కావాలి జ్ఞానం లేనిదే ఏమియు చేయలేం జ్ఞానం లేకపోతే చిన్న పనిలో కూడా తప్పులు ఉంటాయి జ్ఞానం మరి ముఖ్యంగా అత్యవసరమైన పని మతాలన్నిటిలోనూ జ్ఞానం బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అన్నీ వివరణగా చెబుతారు మన మతం మనకు జ్ఞానాన్ని నేర్పించాలి కానీ మనకి మూఢనమ్మకాలు పెంచి వెనక్కి లాగూడదు కాబట్టి మీరు ఏ మతాన్ని నమ్ముకున్నారో ఒకసారి ఆలోచించి మాట్లాడండి